ఆంధ్రప్రదేశ్లో పర్యటించే పర్యాటక ప్రాంతాలు చాలానే ఉన్నాయి ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో అరకు లోయలు చాలా ప్రసిద్ధి చెందాయి అక్కడికి టూరిస్టులు చాలానే వస్తూ ఉంటారు చాలా మంది చూస్తూనే ఉంటారు ఇంకా విశాఖపట్టణంలో ఓడ రేవులను కూడా బాగా సందర్శిస్తూనే ఉంటారు ఉబ్బు మడుగులు జలపాతాలు కూడా చాలానే ఉన్నాయి మాములుగా మౌంటైన్లు బైకింగ్లు కూడా అక్కడ సరదాగా చేస్తూ ఉంటారు ఇలాగ మనం ఆంధ్రప్రదేశ్లో పర్యటించే ప్రాంతాలు చాలానే ఉన్నాయి చాలా మంది యువత కూడా ఈ క్రీడలపై ఆసక్తి చూపించటం వలన స్థానికులు అక్కడ కొన్ని క్రీడలను కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు ఉదాహరణకి వాళ్ళు బైక్ రైడింగ్లు మరియు మౌంటైన్ రైడింగ్స్ని ఇలా చాలానే పెడుతూ ఉంటారు ఇందులో పాల్గొన్న వారికి మంచిగా వినోద భరితమైన కార్యక్రమాల్లో కూడా వాళ్ళు పాల్గొంటూ ఉంటారు కొంత డబ్బును కూడా ఇస్తూ ఉంటారు ఇలాగ ఆంధ్రప్రదేశ్లో చాలా మాములుగా పర్యాటక ప్రాంతాలు అయితే ఉన్నాయి